మా సైడ్ ఉన్న క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ రంగం రాష్ట్ర అభివృద్ధికి ఎలా దోహపడుతుందంటే ఉదాహరణకు పర్యాటకం తీసుకున్నట్టయితే మనం పర్యాటకం చేస్తున్నప్పుడు మన పర్యాటకులు వారు ఇచ్చిన సొమ్ముతో దానిలో కొంత టాక్స్ అనేది మనం ప్రభుత్వానికి చెల్లిస్తున్నాము దాని ద్వారా అది దేనికైనా రాష్ట్ర అభివృద్ధికి లేదా ఇంకా దేనికైనా పనికొచ్చే వాటికి మనం వాడుకోవచ్చు అన్నమాట అంతేకాకుండా ఎగ్జిబిషన్లో మ్యూజియంలో కూడా మా సైడు ఈ మధ్య పెడుతూ ఉన్నారు ఎందుకంటే దేనికి సంబంధించి అంటే సా కలలకు సంబంధించినవి లేదంటే హ్యాండ్ క్రాఫ్ట్కి సంబంధించినవి వీటన్నిటిని కూడా మా సైడు ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది ఇంకా ఎగ్జిబిషన్ చేసేటప్పుడు వాటిని అమ్మడం ద్వారా రాష్ట్రానికి ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టారనుకో దానిలో టికెట్ కమిషన్ ద్వారా రాష్ట్రానికి ఎంతోకొంత చెల్లించడం జరుగుతుంది